హలో నమస్తే అండి చెప్పండి ఓకే అండి ఓకే ఓకే ఓకే ఏ రోజు వస్తున్నారు డేట్ టైమ్ కొంచెం చెప్పారంటే నేను డిటెయిల్స్ మీకు చెప్తానన్నమాట ఓకే ఫ్రైడే ఐతే ఓకే ఎందుకంటే థర్సేడేస్లో సాటర్డేలో మాత్రం ఎక్కువ రష్ ఉంటుంది దర్శనానికి కొంచెం టైమ్ పడుతుంది అనమాట డిటెయిల్సు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అంత నాకు వాట్సాప్ చేసారంటే నేను మీకు ఆ డేస్కి వచ్చేసి ఏ టైమ్ కావాలో ఆ టైంకి నేను మీకు టికెట్ బుక్ చేసి పెడతాననమాట తర్వాత రూమ్స్ ఎలాంటివి కావాలి ఎంత మందికి రూమ్స్ కావాలి అకామీడేషన్ అన్ని ఎన్ని రోజులు ఉంటారో అని చెప్తే దాని బట్టి నేను మీకు చేసి పెడతాననమాట ఓకే అవునవును ఓకే అండి మీరు వన్ వీక్ ముందే చేసారు కాబట్టి నేను టికెట్స్ అవైలబిలిటీ ఉందా అని చూస్తాను అంటే మీకు ఫ్రీ దర్శనం కావాలా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనం కావాలా ఎలాగా చెప్తే దాని బట్టి రెండిటికి పెద్ద తేడా ఉండదు ఫ్రీ దర్శనానికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కు వచ్చి ఒక టూ టు త్రీ హవర్స్ తేడా ఉంటుంది అంతే దర్శనానికి అంతే అవునా మీరు ఒక టెన్ మెంబర్స్ ఉంటారు కాబట్టి టైమ్ బో పోయేది తెలియదు కొంచెం దర్శనానికి టైమ్ పట్టినా మీకు పెద్దగా అనిపించదు అంటే మీకు వయస్సు అయినవాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే ఏజ్డ్ పర్సన్స్ సిక్స్టీ ఎబోవ్ అలా ఎవరైనా ఉన్నారా ఓకే ఎందుకు అడుగుతున్నానంటే ఏజ్డ్ పర్సన్స్కు అయితే ఫ్రీ దర్శనంలో డైరెక్టుగానే పంపించేస్తారు మీరు క్యూలో రావచ్చు వాళ్ళని వీల్ చైర్లో పెట్టి డైరెక్టుగానే పంపించేస్తారు దర్శనానికి అందుకని అడుగుతున్నా ఓకే అండి ఇది నా వాట్సాప్ నంబరే దీంట్లో ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ నేమ్ ఏజ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ సెండ్ చేసారంటే నేను టికెట్స్ బుక్ చేసి మీకు పంపించేస్తాను మీరు ఏ టైమ్కి వస్తారు అనేది చెప్తే నేను రిసీవ్ చేసుకుంటాను ఓకే అండి ఈ నంబరే వాట్సాప్ది దీనికి సెండ్ చేయండి నేను మీకు టికెట్స్ బుక్ చేసి మీకు సెండ్ చేస్తాను డిటెయిల్స్ జిరాక్స్ పంపించండి ఆధార్ జిరాక్స్ పంపించండి ఓకే ఓకే అండి మీరు పంపించారంటే నేను అక్కడ అవైలబిలిటీ ఉందో చూసుకుని మీకు వేరే టైమింగ్ కావాలంటే కూడా నేను చూసి చెప్తాను అవైలబిలిటీ లేకపోతే వేరే టైమింగ్ చెప్తాను సరే మేడం థ్యాంక్ యూ